మనం చేసే చిరుతిళ్ళలో కొన్ని ముఖ్యమైనవి ఉంటవి అవి తినటం వల్ల పిల్లలకి ఏందంటే పిల్లలకి ఆరోగ్యాన్ని మరియు శక్తిని మరియు బలాన్ని కూడా ఇస్తాయి అలాంటి వాటిలో కొన్ని తిరుగుచిల్ కొన్ని చిరుతిళ్ళు గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి అంటే మురుకులు అన్నా నెల్లూరు జిల్లా సైడ్ మనువులు అన్నా మొత్తం ఒకటే ప్రాసెస్ ఉంటుంది అండి దాంట్లో పెద్ద తేడా ఏం ఉండదు కాకపోతే పేర్లు వేరు ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి ఇవి వచ్చేసి ఈ మనువులు అనేటివి ఇక్కడ మన ఏరియాలో నెల్లూరు డిస్టిక్లో వచ్చేసి ఒక రకంగా చేస్తారు ఈస్ట్ గోదావరి అలాంటి టైం అలాంటి ఊర్లలో వచ్చేసి జంతికలని ప్రాసెస్ ఒకటే అయినప్పటకీ పేర్లు వేరుగా ఉంటాయి అంత తప్పితే ఇంకేం ఉండదు ఇవి చేసేది చూద్దామండి మనువులకి వచ్చేసి మనం ఒక కేజీ బియ్యం తీసుకున్నాం అనుకోండి తర్వాత వచ్చేసి దానికి ఒక కేజీ దాక కన్ పెసరపప్పు మినపప్పు తర్వాత పచ్చి శనగపప్పు ఇవన్నిటిని దోరగా వేపుకొని బియ్యం అన్ని కడిగి ఆరబోసుకొని అన్నిటిని కలిపి పిండిలాగా చేసుకోవాలండి పిండిలాగా చేసినట్టయితే ఆ తర్వాత వచ్చేసి దాంట్లో ఇంత కొంచెం ఒక మనం కేజీ పోస్తున్నాం అంటే ఒక యాభై గ్రాములు వాము దాక వేసుకోవాలి ఈ వాము వేయటం వల్ల ఏందంటే పిల్లలకు అరుగుదల కాని అజీర్తి చేయకుండా ఉండటం కాని ఉండటానికి మంచి స్మెల్ రావడానికి కూడా ఇది బాగుంటుంది తర్వాత వచ్చేసి అన్ని కలిపేసి కాస్త వేడినీళ్ళు కలుపుకొని ఉప్పు తగినంత ఉప్పు కాస్త కారము వేసి ఒక ముద్దలాగా చేసుకోవాలి తర్వాత మనువుల చట్రం ఉంటుంది కదా దాంట్లో పెట్టి నూనెలో వేయించినట్లయితే కరకరలాడేటి మనువులాగా తయారవవుతాయి ఇవి వచ్చేసి ఎంతలేదన్నా ఒక రెండు నెలల పాటు నిల్వ ఉంటాయండి తర్వాత వచ్చేసి పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ ఐటెమ్లా ఇవి బయట కొనే వాటి కంటే ఇది ఎంతో హెల్తీ గాను ఉంటుంది ప్లస్ మనం చేసుకున్నాం కాబట్టి ఏ ఇబ్బంది కూడా ఉండదండి బయట తినే తిళ్ళలో అన అనారోగ్యకరమైన వస్తువులు అన్ని కలిసి ఉంటాయి వాళ్ళు ఎంతసేపటికి చూడ్డానికి కలర్ఫుల్గా కనపడేది కాని లోపల అంత ఆరోగ్యాన్ని చెడగొట్టే వస్తువులే వాడతారు కాని మనం అలా కాకుండా మన పిల్లలకు మనం చేసి పెట్టుకున్నట్టయితే వాళ్ళ ఆరోగ్యము ప్లస్ వచ్చేసి తినటానికి అంటే ఎటువంటి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది తర్వాత ఇంకోటోచ్చేసి సున్నుండలు అని చేస్తామండి ఇవి పిల్లలకు మంచి హెల్తీగా ఉంటాయి తర్వాత బలాన్ని కూడా ఇస్తాయి ఇవి ఏం లేదండి ఒక కేజీ మినపప్పు పొట్టు మినపప్పు తీసుకొని దోరగా వేయించేసి వేయించి దాన్ని వచ్చేసి పిండిలాగా పట్టుకోవాలండి పిల్లలు నెయ్యి తినని పిల్లలు ఉంటారు కొంతమంది నెయ్యి వల్ల చాలా బలం ఆరోగ్యానికి కాని ఏందంటే నెయ్యి తినమంటే మాకు వద్దు మాకు వద్దు అంటారు అలాంటి వాళ్ళకు ఏందంటే ఈ సున్నుండల్లో నెయ్యి వేసేసి చెయ్యటం వల్ల బాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మినప్పప్పును బాగా వేయించుకొని తర్వాత మర పట్టించిన తర్వాత ఆ పిండిలో ఇప్పుడు చక్కర వేసారనుకోండి పిల్లలకు జలుబులు అవి చేస్తా ఉంటాయి అలా కాకుండా బెల్లం ఉంటుంది కదా బెల్లంని బాగా తురిమి దాంట్లో కలిపినట్టయితే మనకు మంచి హెల్తీగా కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి అరవ కోసం ఇంత ఇలాచి పౌడర్ అదే యాలకుల పొడి అండి అది కలిపేసి కాస్త నెయ్యి కొంచెం బాగా కలుపుకుంటూ ముద్దలుగా కట్టామంటే సున్నుండలు తయారైపోతాయండి ఇవి కూడా పిల్లలకు చాలా బలాన్ని ఇస్తాయి మన ఇంట్లో చేసేటివేను తర్వాత వచ్చేసి వేరుశెనగ పప్పు తోటి పల్లీ చిక్కీ అని చేస్తారండి పల్లీ చిక్కీ కూడా అది కూడా వేరుశెనగ పప్పులు బాగా వేయించనట్లయితే గాన అవి బాగా వేగి వేగిపోతాయి సన్న మంట మీద వాటిని బాగా పొట్టు తీసేసి బాగా నలుపుకున్నట్లయితే బాగా పప్పులు ఒక పప్పు రెండుగా విడిపోతుంది తర్వాత వచ్చేసి బెల్లం ఒక కప్పుకి రెండు కప్పులు బెల్లం తీసుకొని కాస్త మరగనిచ్చినట్లయితే గాన అది ఒక పాకంలాగా వస్తుంది ఆ టైములో మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ పప్పు వేసేసి కలిపేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి ఈ ఈ పాకం వచ్చిన దాన్ని తీసి ఆ గిన్నెలో వేసేసి మనకు ఏ రకమైతే గాన ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో మన చాకుతో కట్ చేసి తీసుకున్నట్టయితే ఇవి వచ్చేసి ఎంత లేదన్న ఒక నెల పాటు నిల్వ ఉంటాయి అండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఇవి స్నాక్స్ లాగా ఉపయోగపడుతాయి తర్వాత వచ్చేసి ఇంకా పప్పు చెక్కలు అని చేస్తారండి ఇవి కూడా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు దానికి తగ్గట్టు ఏందంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు బయట పిల్లలు ఏమి కొన్నుకొని తింటున్నారు వాడికి ఎలా ఉంది అదంతా ఏం ఉండకుండా మన చేత్తో మనం చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈ చిన్న చిన్న చిరుతిళ్ళన్ని పిల్లలకు హెల్తీను బలాన్ని ఇస్తాయి ప్లస్ మనకు ఏ చీకు చింత కూడా లేకుండా ఉంటుంది అండి ఈ పప్పు చక్కలు అంటే వచ్చేసి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత పిండి పట్టిచ్చేసి ఆ పిండిలో కాస్త వాము జీలకర్ర తర్వాత వచ్చేసి నాన పెట్టుకున్న పెసరుపప్పు నాన పెట్టుకున్న పచ్చి శనగపప్పు సగ్గు బియ్యం ఇవన్నీ కలపటం ద్వారా ఏందంటే పిల్లలకి అజీర్తి చేస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా శుభ్రంగా అరగడానికి బాగా జీర్ణం అవ్వటానికి కూడా దోహ దోహదపడుతాయి అండి ఇవన్నీ వేసి కాస్త కారం వేసి కలిపేసి చిన్న ఉండలు చిన్న చిన్న ఉండలుగా చేసి మన తర్వాత వచ్చేసి జంతికలు అది ఒక పేపర్ పైన నూనె రాసి చిన్న చిన్న చపాతీ ముక్కలాగా ఒత్తేసి నూనెలో వేయించినట్లయితే ఇవి కూడా ఒక నెల పాటు ఉంటాయి అండి స్కూల్కు వెళ్ళేటప్పుడు పిల్లలకు డబ్బులు ఇచ్చేకన్నా అవి కొనుక్కొని ఐస్లు కొనుక్కొని జలుబులు చేసి ఇవి జెండ వేరే వేరే తినేకాడికి ఇవన్ని మనం ఇంట్లో చేసి కాని పిల్లలకు అందించినట్లయితే హెల్తీకి హెల్తీ మనకు టైం సేవ్ అవుతుందండి దిగులు ఉండదు పిల్లలు ఎలా తింటున్నారు అనేది